మా గుంటూరు జిల్లాలో వాతావరణం అనేది చాలా వేడిగా ఉంటుంది వర్షపాతం అనేది కూడా చాలా తక్కువ ఉంటుంది ఈ మధ్య అలాగే చలికాలం అనేది అసలు ఉండ ఉండనే ఉండటం లేదు రాను రాను తగ్గిపోతుంది అన్నమాట ఉష్ణోగ్రతలు అనేవి పెరిగిపోతు ఉన్నాయి ఎందుకంటే పెరిగిపోతున్న వాతావరణ కాలుష్యాలు జల కాలుష్యం ఇంకా చాలా కాలుష్యాలు అనేవి ఎక్కువైపోవటం వల్ల కూడా ఇలా జరుగుతుంది అని పేపర్లో అది వేయటం కూడా నేను చూసాను అలాగే ఇక్కడ ప్రజలు వేడితో ఎక్కువగా ఇబ్బంది పడుతు ఉంటున్నారు అది ఎందుకంటే ఈ సంవత్సరం గత సంవత్సరం అయితే చాలా ఎక్కువ ఉష్ణోగ్రతలు అనేవి గుంటూరు జిల్లాలో నమోడు అవ్వడం కూడా మనకి టీవీలో పేపర్లో అన్నింటిలో వేసారు అన్నమాట దీనివల్ల చాలామంది వృద్ధులు పిల్లలు కూడా చాలా ఇబ్బందులు పడ్డారు ముఖ్యంగా వృద్ధులు అయితే చాలామంది వడగాల్పుల వల్ల ప్రాణాలు కూడా పోవడం జరిగింది ఇక్కడ అలాగే ఇక్కడ వర్షపాతాన్ని తీసుకుంటే చాలా తక్కువ అయిపోయింది అన్నమాట అంటే తుఫాన్లు అలాంటివి ఎక్కువ వస్తున్నాయి కానీ వర్షపాతం అనేది తక్కువ అవడం వల్ల రైతులు కూడా చాలా ఇబ్బందులకు గురి అయ్యారు అలాగే ఇంకా జనవరి డిసెంబర్ అనేది కొంచెం చల్లగా ఉంటుంది దీంట్లో ప్రజలు అనేవారు సేద తీరుతు ఉంటారు అన్నమాట అలాగే ఇక్కడ ఉష్ణోగ్రతలు మనకి ఎండాకాలంలో అయితే దాదాపు నలభై పైన నమోడు అవుతు ఉంటాయి నలభై ఎనిమిది కూడా నమోదు అవ్వటం ఇక్కడ జరిగింది ఈ సంవత్సరం హైయెస్ట్ అదే ఈ సంవత్సరం అంటే రెండు వేల ఇరవై మూడు అన్నమాట అలాగే వర్షపాతం చాలా తక్కువ నమోదు అయ్యింది ఇక్కడ ప్రజలు కూడా చాలా వేడి వల్ల ఇబ్బందులు పడ్డారు వర్షాల వల్ల కూడా రైతులు ఇబ్బందులు పడ్డారు అలాగే ప్రభుత్వం కూడా వీటిని నివారించడానికి చర్యలు కూడా చేపట్టడం జరిగింది కొంచెం ఏంటంటే కాలుష్యాలు అనేది అరికట్టడానికి కూడా చర్యలు ఇక్కడ తీసుకోవడం జరిగింది అన్నమాట